చెప్పండి ఏం కావాలండి అవునండి ఎవరికి అండి మీకేనా సైజ్ ఎంతండి అవునా అండి రండి కుర్చోండి ఇలా కుర్చోండి చూపిస్తాను ఈ ఇమ్మంటారా అండి లేదంటే మాములుగా డెలివరీస్ అండ్ చార్జెస్ అండి ఇదిగోండి అదే ఇదిగోండి కొత్తగొచ్చినయి ఇవాల్టివి ఇయ్యేనండి ఇయ్యేనండి కొత్తగొచ్చినయి అయితే వీటిలో తక్కువున్నాయండి చుపించమంటారా బెడ్లు కూడా చూపిస్తానండి ఏంటండి ఇవ్వి స్టాండర్డ్స్ అండి ఈ ఈ జతైతే ఆరు వందలండి ఈ ఇవి అయితే నాలుగు యాభై పడుతుందండి బెడ్ ఖరీదొచ్చి ఐదొందల డెబ్బై అండి ఇవి ఏమో ఆరు వందల యాభై అండి అయ్యండి అవి అయితే రెండు యాభై అండి కలర్స్ ఉన్నాయి కాని అన్ని మోడల్స్ ఒక మోడేలే ఉన్నాయండి అది కలర్స్ ఉన్నాయి కాని ఒక్కోటి రెండు యాభై అలా పడుతుండండి సరేనండి బ్లాక్ ఇది ఇచ్చేయమంటారా అండి ఇంకేమైనా తీసుకుంటారా అండి సరే అండి